మా ప్రాంతంలో ప్రధానంగా తయారు చేసేటివి కుండలు కుండలు ఎలా తయారు చేస్తారు అంటే బంకమట్టి అని దొరుకుతుంది ఆ బంకమట్టి తీసుకొని మంచిగా తడుపుతారు గట్టిగా చేస్తారు దాన్ని ఒక వీల్ ఉంటుంది వీల్ పైన పెడతరు వీల్ పైన పెట్టి దాన్ని చుడతరన్నమాట వీలు చుట్టు వీల్ నీ తిప్పుకుంటూ కుండలు చేస్తారు అయితే మన చేతులు ఉపయోగించి దానికి దానికి షేప్ ఇస్తారు ఎలా అంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బౌల్ కాని చిన్న చిన్న మట్టి ఏమంటారు దీపాలు కాని మట్టికుండలు కానీ తాగే వాటర్ జార్ కానీ అవన్నీ తయారు చేస్తారు ఎలా అంటే దీని నుంచి వచ్చే మనం చేతులు ఉపయోగించే ద్వారా చేతులు ఉపయోగించే షేప్ చేసి అవే ఎండబెడతరు ఎండబెట్టి అవి గట్టిగా అయిన తర్వాత వాటిని కాలుస్తారు కాల్చి అవి మళ్ళీ అమ్ముతారు మీకు ఒక వెయ్యి కావాలంటే అవి అమ్ముతారు ఎలా కావాలంటే అలా ఇంకోకటి ఎట్లా అంటే ఎవరైనా వచ్చి తీసుకోవాలన్నప్పుడు కూడా వాళ్ళు బల్క్లో కూడా చేసిస్తారు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసిస్తారు మొత్తం కుండ తయారైన తర్వాత దాన్నే ఒక దారంతో కట్ చేసి బయటికి తీసి అమాతం భూమి మీద పెడతారు